హలో హలో సాయి గారా మాట్లాడేది చెప్పండి నా పేరొచ్చేసి ప్రసాబ్ అండి ప్రసాద్ అండి నేను ట్రాఫిక్ పోలీస్ చిత్తూరులో బైకా అండి ఓకే సార్ వినిపిస్తా ఉంది చెప్పండి ఓకే ఓకే అండి ఇప్పుడు మీరు బండి కంపెనీ ఏం కంపెనీ చెప్పండి నిన్ నిన్న మిస్ అయ్యిందా బండి ఏది ఏ కంపెనీ ఎక్కడ మిస్ అయ్యిందండి లొకేషను చిత్తూరులో ఎక్కడండి ఓకే అండి సరే ఏ టైములో మిస్ అయ్యిందని చెప్తారా సాయంకాలమా ఓకే అండి ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి మీ మొబైల్ నంబరు మీ డిటెయిల్స్ అనేసి అన్నీ కూడా మా మా సార్ ఉంటారు మీరక్కడొచ్చి మీ వివరాలు చెప్పండి రేపొచ్చి మేము అక్కడ సీసీ కెమెరా ఎక్కడైనా ఉందని చూసి మీకు టూ డేస్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాము మీరు ఆ లైసెన్స్ అనేది మీరు లైసెన్స్ చూపించాలి మాకు ఆర్సి బుక్కు చూపించాలి బండిలో ఎన్ని లీటర్ల పెట్రోల్ ఉంది టూ లిటర్సా సరే అండి మేము సీసీ కెమెరా అక్కడ ఏరియాలో గమనించి మేము కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి చూస్తామండి ఇన్ఫార్మ్ చేస్తాము మీ యొక్క డిటెయిల్స్ అన్నిటిని మాకు కావాలి అప్పుడే మేము స్టార్ట్ చేయగలము బండి మీదేమైనా ఇన్స్యూరెన్స్ ఏమైనా ఉందా ఓకే మీ డిటెయిల్స్ కొంచెం మీ ఫోన్ నంబర్ చెప్తారా మాకు చెప్పండి ఇన్ఫార్మ్ చేస్తారా ఇప్పటికి మాకు ఫోన్ నంబర్ కావాలండి మీకు ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి ఫోన్ నంబర్ చెప్పండి ఒక సారి చెప్పండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ధన్యవాదాలు అలాగే మీరు బండి కవర్ ఏమన్నా మర్చారా అలాగే ఉందా కలరు ఏ కలరు హోండా కంపెనీ కదా కంపెనీ బండి బండి కంపెనీ ఓకే అండి షోరూమ్ నుంచి కొన్నారా సెకండ్ హాండ్ మొబై ఇదా బండి సెకండ్ హ్యాండా ఓకే అండి నేను టూ డేస్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాము మీరు రేపొచ్చి పోలీస్ స్టేషన్లో కొంచెం ఎఫ్ఐఆర్ ఫైల్ చెయ్యండి ఓకే అండి ధన్యవాదాలండి